హలో హలో మేము ఫ్యామిలీ టూర్ ఉందండి మేము ఒక వన్ డే ట్రావెల్ చేయాలి మీ దగ్గర వెహికల్ ఉందా అండి అవైలబుల్గా మాకు తుఫాన్ కావాలండి ఫైవ్ మెంబర్స్ అండి అంటే అవునండి ఒక వన్ డే మాత్రమే ఆ వన్ డే మీరు ఆ టెంపుల్స్కి మాతోని వస్తారా అని మేము అడుగుతున్నాము ఆ ఛార్జెస్ కూడా మాకు మాకు ఓకే అంటే మేము మీకు కాంటాక్ట్ అయి మీకు చెప్తాము అండి జస్ట్ మీకు అడుగుతున్నాము అది

అవును అండి మేము వీకెండ్లో వీకెండ్ అనుకుంటున్నాము అండి అంటే వీకెండ్ కాబట్టి ఏమైనా ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అండి అవునండి ఏమైనా ఛార్జెస్ ఏం తగ్గించరా అండి అదే అండి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తే మేము ఇప్పుడే పేమెంటు చేస్తాము అండి మేము అడుగుతున్నాము మాకు ఒక వన్ డే కోసం కావాలి తుఫాన్ మేము ఏంచుకున్నాము ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీరు వస్తాయి అంటే నేను ఇప్పుడే పేమెంట్ చేస్తాను అండి ఓకే అండి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ పేమెంట్ అంటే ఆ అమౌంట్ మాత్రం మీరే కదండి మేము బిర్లా మందిర్ అనుకుంటున్నాము సంఘి టెంపుల్ అనుకుంటున్నాము పెద్దమ్మ పెద్దమ్మ తల్లి టెంపుల్స్ అనుకుంటున్నాము అండి ఇవి మూడు అనుకుంటున్నాము ఈ టెంపుల్స్కి మీరు రాగలుగుతారా మీ మీ వెహికల్స్తో అని నేను అడుగుతున్నాను మీకు